మతపరమైన ప్రదేశాలలో వివిధ రకాల మత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమాలు ఆయా మతాల నమ్మకాలు మరియు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి దేవాలయాలు దేవాలయాలలో ప్రార్థనలు భజనలు కీర్తనలు హోమాలు యజ్ఞాలు మరియు ఇతర మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి చర్చ్లు చర్చిలో సాధారణంగా సండే సేవలకు నిర్వహించబడతాయి ఈ సేవలలో ప్రార్థనలు బైబిల్ చదవడం ప్రసంగాలు మరియు కీర్తనలు ఉండవచ్చు దర్గాలు దర్గాలు ముస్లింలకు ప్రార్ధన మరియు ఆధ్యాత్మికత కోసం ప్రదేశాలు ఇవి సాధారణంగా సామూహిక ప్రార్ధనలు కీర్తనలు మరియు ఇతర మతపరమైన కార్యక్రమాలకు నిర్వహించబడతాయి మసీదులు మసీదులు ముస్లింలకు ప్రార్ధన మరియు ఆధ్యాత్మికత కోసం ప్రదేశాలు ఇవి సాధారణంగా సామూహిక ప్రార్ధనలు కీర్తనలు మరియు ఇతర మతపరమైన కార్యక్రమాలకు నిర్వహించబడతాయి గురుద్వారాలు గురుద్వారాలు సిక్కులకు ప్రార్ధన మరియు ఆధ్యాత్మికత కోసం ప్రదేశాలు మఠాలు మఠాలు బౌద్ధులకు ప్రార్ధన మరియు ఆధ్యాత్మికత కోసం ప్రదేశాలు ఇవి సాధారణంగా ధ్యానం ప్రార్ధనలు మరియు ఇతర మతపరమైన కార్యక్రమాలకు నిర్వహించబడతాయి